నాకు బాగా సంతోషాన్నిచ్చే విషయం పంటపొలాల మధ్య సంచరించడం ఈ సంచరించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే మనసుకు చాలా ప్రశాంతతను ఇస్తుంది పచ్చని పైరు చేలు మధ్య నడుస్తూ ఉంటే మనల్ని తాకే చల్లని గాలి అలాగే పొలాలను పండించటం కొరకు పక్కనే ఉన్న కాలువలు వాటి నుండి వచ్చే నీటి శబ్దం చాలా ఆనందంగాను మనసుకి మనశ్శాంతిగాను పులకింపచేసే మంచి ఆనందాన్నీ మనకు ఇస్తుంది అలాగే పొద్దు ఉదయాన్నే పంటపొలాల మధ్య అలా నడుస్తూ ఉంటే రాత్రంతా ఆవిరి పట్టియున్న ఆ పొంటపొలాలు ఆవిరిని తాకి తడుస్తున్న పంటపొలాలు అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చల్లని గాలి వాటి మధ్యలో ప్రయాణం ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని మనసును పులకింప చేస్తుంది ఇంతటి సంతోషం ఇచ్చే ఆనందం జీవితంలో ఎక్కడాను దొరకదు ఇది ఇంతో సంతృప్తికరమైన నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని మనకు కలుగజేస్తుంది